నేను నా లైఫ్లో ఎక్కువ ప్లేసెస్ అయితే తిరగలేదు కానీ తిరిగినవి అయితే ఫింగర్స్ మీద లెక్కపెట్టవచ్చు స్కూల్ నుంచి మౌంట్ ఒపేరా తర్వాత టెన్త్లో ఒక అందరం కలసి ఒక ట్రిప్పు స్టేట్ బయటికి దాని తర్వాత జల విహార్ మళ్ళీ డిగ్రీకి వచ్చాక వండర్ లా తర్వాత డిగ్రీ ఫ్రెండ్స్తోనే అనంతగిరి ట్రిప్ ఇవే ఇంకా ఎక్కువ ఏం తిరగలేదు బట్ నాకు అన్నిట్లో మెమొరబుల్ అంటే అనంతగిరి ట్రిప్పే మేము అసలు మా ఫోర్త్ సెమ్ అయిపోయింది ఫోర్త్ సెమ్ అయిపోయింది లాస్ట్ డే మేము అసలేం ప్లాన్ చేస్కోలేదు అప్పటివరకు కూడా మేము కూర్చొని నార్మల్గా మాట్లాడుతున్నాము నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు మా ఫ్రెండ్లో ఒకడు ఎటైనా వెళ్దామా అన్న థాట్ థాట్ అప్పుడే రైస్ చేశాడు థాట్ అప్పుడు వస్తే అటునుంచి అనంతగిరి వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ప్లాన్ వచ్చింది అప్పుడు మా దగ్గర ఫోర్ బైక్స్ ఉండే మళ్ళీ నేను ఆరోజు ఇంటికి వచ్చి ఇంటి నుంచి బైక్ తీస్కొని మా ఫ్రెండ్ కార్ దిగగానే ఒకర్ని పిక్ చేస్కొని అక్కడ అందరం కలిసి మా కాలేజ్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఈ నైట్ సెవెన్ ఓ క్లోక్కి కలిసి నాము అక్కడి నుంచి బైక్ బైక్ మీద ట్రిప్ స్టార్ట్ చేస్తే సిక్స్ బైక్స్ మీద ట్రిప్ స్టార్ట్ చేస్తే

అటు నుంచి వెళ్ళాము అట్నుంచి నైట్ మొత్తం జరుగుతు జరుగుతు తిరుగుతు తిరుగుతు వెళ్ళాము ఇంకా అనంతగిరి మేము ఒక ఈ నైటు అరౌండ్ లెవెన్ ట్వల్వ్కి రీచ్ అయ్యాము లెవెన్ ట్వల్వ్కి రీచ్ అయ్యింది అక్కడ అక్కడ చికెన్ కూడా మా ఫ్రెండు మా ఫ్రెండు తెలిసిన వాళ్ళు ఉండే అక్కడ చికెన్ చికెన్ అండ్ యుటెన్సిల్స్ కూడా అంటే గిన్నెలు కూడా ఇచ్చారు వండుకోవడానికి ఇంకా మేము పైకి వెళ్ళి బైక్స్ మీద పైకి వెళ్ళాము పైకి వెళ్ళి అక్కడ టెంట్ షెల్టర్ వెస్కొని బయట మంచిగా

బయట మంచిగా వండేస్కోని తర్వాత ఫైర్ క్యాంప్ పెట్టుకోని అందరం తినే అందరం తిని తర్వాత తర్వాత ఆ బాన్ ఫైర్ చుట్టూ కూర్చోని మేం మాట్లాడుకోని మాట్లాడుకుంటుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుండే చాలా అంటే చాలా బాగుండే ఇంకా మేం నైట్ మొత్తం ఎవ్వరం మ్యాక్సిమం పడుకోలేదు అందరము ఇట్లనే తిరుగుతు ఎంజాయ్ చేస్తూ అటు ఇటు తిరుగుతు ఎంజాయ్ చేస్తూ మా వాడి స్టోరీస్ వీడి స్టోరీస్ చెప్పుకుంటు నవ్వుకుంటూ ఆ నైట్ మొత్తం వెళ్ళిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ సన్ రైస్ అదంత ఆ అనంతగిరి హిల్స్ ఆ సన్ రైస్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఇంకా పైకి వెళ్ళి ఆ ఫొటోస్ దిగేసి ఆ ఫొటోస్ దిగేసి అక్కడ నాకు త్రీ బెటర్ ఫొటోస్ వచ్చినాయి ఆ ఫొటోస్ దిగేసి దాని తర్వాత మేం టిఫిన్ చేయడానికి వెళ్ళినాము ఇంకా టిఫిన్ చేసేసి అంత టిఫిన్ చేశాము టిఫిన్ చేసినప్పుడు బిల్ కూడా మా ఫ్రెండే పే చేశారు ఇంకా టిఫిన్ చేసేసి అటు నుంచి అటు మళ్ళీ ఇంకా సైడు ఇక్కడ సైడు ఏవో వాటర్ ఫాల్స్ ఉంటుంది ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినాము మంచిగా అక్కడ్నే వాటర్ ఫాల్ దగ్గర ఎంజాయ్ చేసి ఫ్రెష్ అయిపోయి అటునుంచి అటు సైడ్ ఏదో కృష్ణుడి టెంపుల్ ఉంటే వెళ్ళి అక్కడ దర్శనం చేస్కొని మళ్ళీ బైక్స్ మీద ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము రిటర్న్ స్టార్ట్ అవుతు స్టార్ట్ అయ్యే టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు వాళ్ళ విలేజ్ చోటు ఇట్లా తిరుగుతు వచ్చేసేసరికి మధ్యాహ్నం టూ అయిపోయింది ఇంకా టూకి మేము అక్కడ్నుంచి స్టార్ట్ అయ్యాము టూకి అక్కడ్నుంచి స్టార్ట్ అయితే మేము సిటీకి ఫోర్ థర్టీ ఫైవ్కి వచ్చాము ఫైవ్కి వచ్చేశాం సిటీకి ఇంకా ఫైవ్కి వచ్చి ఫైవ్ కాలేజ్ దగ్గర అందరం అటు నుంచి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి మేము త్రీ మెంబెర్స్ ఉండే త్రీ మెంబెర్స్ మళ్ళీ మేము మెహఫిల్కి వెళ్ళి మళ్ళీ బిరియాని తినేసి ఇంటికి వెళ్ళే సరికి ఈవినింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అయినుండే ఇంకా ఈవినింగ్ వెళ్ళి పిక్చర్స్ మళ్ళీ రీక్యాప్ చేస్కుంటే ఆ మెమొరీస్ అన్ని గుర్తు వచ్చినాయి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము ఈ ట్రిప్లో కానీ ఇట్ వాస్ ఏ కానీ అది సడన్స్ సడన్ ట్రిప్ ఉండే సడన్ సడన్గా మేం ప్లాన్ చేస్కోని సడన్ సడన్గా అప్పుడే వెళ్ళిపోయాము మన పైసలు కూడా లేకుండా డబ్బులు కూడా అప్పుడప్పుడే అరేంజ్ చేస్కోని అప్పుడప్పుడే వెళ్ళిపోయాము అనంతగిరి ట్రిప్పు అయితే చాలా నాకు నచ్చిన ట్రిప్పు అది అండీ ఆ ఫోటోస్ ఇప్పటికీ చూసుకున్న నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను